గుడ్ మార్నింగ్ సార్

ఉన్నాయి సార్ రేపు రేపు రేపటికల్లా అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతాయి సార్ ఎన్నునాయి సార్ ఫీజు ట్వంటీ థర్టీ థౌసెండ్ ఉంటుంది సార్ ఉంది సార్ ఉంది సార్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే సార్ బస్ బస్ బస్ ఫీజు సపరేట్ సార్ హాస్టల్ ఫీజు సపరేట్ బస్ ఫీజు సపరేట్ బుక్స్కి సపరేట్ సార్ మీరు ఎవరీ మంత్ ఫస్ట్ తారీకు కల్లా స్కూల్లో రావాలి సార్ అది కంపల్సరీ సార్ రాకపోతే మీ పిల్లల్ని ఇంటికి పంపిచేస్తాం సార్ ఓకే సార్ నైన్ ఫార్టీ కల్లా స్కూల్ స్టార్ట్ అవుతుంది నైన్ ఫిఫ్టీ కల్లా రాకపోతే స్కూల్ గేట్స్ మూసేస్తారు సార్ ఆధార్ కార్దు టు ఫోటోస్ సార్

రండి సార్ టెన్కి రండి సార్ వెల్కమ్ సార్